పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు రైలు విమానం అలాగే ప్రభుత్వ రవాణా వంటి అనేక రకాల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి వాటిలో రోడ్ల గురించి చెప్పాలంటే పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర రహదారి శాఖ నిర్వహించే వెయ్యి కిలోమీటర్లకు పైగా రాష్ట్ర రహస రహదారులు ఉన్నాయి ఈ రహదారులు జిల్లాలోని ప్రధాన నగరాలు అలాగే పట్టణాలను కలుపుతాయి జిల్లాలోని పలు ప్రాంతాలను కలుపుతూ అనేక జాతీయ రహదారులు కూడా ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లాలో భారతీయ రైల్వేలు నిర్వహించే అనేక రైలు మార్గాలు ఉన్నాయి జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లో పాల్వంచ తాడేపల్లిగూడెం చింతలపూడి అలాగే రాజమండ్రి ఈ రైల్వేస్టేషన్లో ఢిల్లీ ముంబై హైదరాబాద్ విశాఖపట్నం మరియు రాజమండ్రి వంటి ప్రధాన నగరాలకు రైళ్ళను కలిగి ఉన్నాయి ఈ జిల్లాలో ఓచర్ విమానాశ్రయం అనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఈ విమానాశ్రయం రాజమండ్రి నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ విమానాశ్రయం ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు అలాగే హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు విమానాలను కలిగి ఉంది ప్రభుత్వ ర వాణా ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ నిర్వహించే అనేక బస్సు మార్గాలు ఉన్నాయి ఈ బస్సులు జిల్లాలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాలను కలుపుతాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రయాణ సౌకర్యాలు సామాన్యుడి అందుబాటులో ఉన్నాయి రైళ్లు అలాగే బస్సులు సరసమైన ధరలలో లభిస్తాయి విమానాల ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఓజర్ విమానాశ్రయం నుండి అనేక ప్రాంతాలకు తక్కువ ధరల్లో విమానాలు లభిస్తాయి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రయాణ సౌకర్యాలు సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి రోడ్ల నాణ్యత కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది రైలు కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి బస్సు సర్వీసులో కొన్ని ప్రాంతాల్లో తక్కువున్నాయి